హలో నమస్కారం మ్యాడమ్ మ్యామ్ చెప్పండి మ్యాడమ్ నేను ప్రిన్సిపాల్ అండి

అవును మ్యాడమ్ కాకపోతే వినీతు చాలా బ్రైట్ స్టూడెంట్ అండి ఇప్పుడు ఆయన చదువుతో పాటు ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్లో కూడా చాలా బాగా పాటిస్పేట్ చేస్తున్నాడు సింగింగ్లో మొన్న ఆయన పాడడం విన్నానండి నేను అద్భుతంగా పాడుతున్నాడు అందుకని నేను ఆ అబ్బాయిని మనం ఎంకరేజ్ ఎందుకు చేయకూడదు అన్నట్టు నేను దాన్ని యాడ్ చేసి మీ దృష్టికి చేకూర్చాలి అన్నట్టు నేను పంపించాను అండి అయ్యో మ్యాడమ్ అలా ఎందుకు అనుకుంటున్నారు అండి చదువు మాత్రమే కాదు కదండి ఈ కాలంలో ప్రతి ఒకటి కూడా ఉండాలి కదండి ఇప్పుడు మనం బయటికు వెళ్ళినప్పుడు హాబీస్ అలాంటి వాటిలో ఇవి అడుగుతున్నారు కదా యూపిఎస్సి లాంటిలో అలాంటి పెద్ద పెద్ద దగ్గర ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కదండి ఇది ఒక క్వాలిఫికేషన్ అండి ఇది అట్లని చెప్పి అలా కాదు మ్యాడమ్ మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వినీత్కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి ఇప్పుడు వాడు చదువులో మాత్రమే కాకుండా దీంట్లో ఉండడంవల్ల చదువు నెగ్లెట్ చేస్తాడని నేను చెప్పడం లేదు ఒకవేళ ఒక పర్సంట్ అయిన సరే దీనివల్ల ఆ అబ్బాయికి ఒకవేళ మార్క్స్ తగ్గినాయనుకోండి నేను మీకు వన్ వన్ వన్ మంత్ ఫీజు మొత్తం నేను వన్ మంత్ కాదండి వన్ ఇయర్ ఫీజ్ అసలు తీసుకోనండి నేను నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను అంత కాన్ఫి నేను ఒక యాస్ ఏ ప్రిన్సిపల్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు మదర్ అయ్యి ఉండి మీరు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అలా అనడం అంటే అదే మ్యాడమ్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చదువుతో పాటు దీన్ని కూడా ఎంకరేజ్ చేద్దామని నా ఉద్దేశం చదువులో ఇప్పుడు వాడికి మొన్న తొంభై ఎనిమిది పర్సెంట్ వచ్చింది అండి తొంభై ఎనిమిది నుండి తొంభై ఐదుకు వచ్చిన వాడు తొంభై ఐదుకు దా జారిపోయిన సరే ఇయర్ ఫీజ్ మొత్తం నేను మిమ్మలను రూపాయి అడగనండి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను వాడిని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను అండి ఎందుకంటే మా స్కూల్ నుండి ఎంతోమంది అండి ఇప్పుడు సూపర్ సింగర్స్ సెవెన్లో మొన్న వెళ్ళిన ఆ జూనియర్స్లో వెళ్ళిన ఒక అమ్మాయి కూడా మన స్కూల్ కదండి మీకు తెలుసు కదా ఇప్పుడు వీడిని కూడా పంపించాలని అనుకుంటున్నాం పెద్ద స్టేజ్కి మీకే కదా అండి ఇప్పుడు సింగర్ అయిన ఫ్యూ సింగర్ అయిన ఈ కాలంలో తక్ అయ్యో చదువుతో పాటు అది అండి ఇప్పుడు అట్లా అంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాట్ ఇప్పుడు చదువుకుంటూ ఆయన పాటలు పాడి ఎన్నో బుక్స్ కూడా రాసినారు కదా అండి బాధ్యత నాది అండి మా స్కూల్ నుండి ఒక అబ్బాయిని అంత స్థాయికి చదివి ఇగో ఇది ఇన్ని ఏళ్ళలో నేను ఈ రెండు రెండు ట్యాలెంట్లు ఉన్న అబ్బాయిలని నేను చూడలేదండి వీడిని చూశాను కాబట్టే కదా నేను అంత కాన్ఫిడెంట్స్గా చెప్తున్నాను థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్ గారు థ్యాంక్ యూ నమ్మినందుకు థ్యాంక్ యూ మ్యాడమ్ గారు థ్యాంక్ యూ చూడండి ఇంకా వాడిని నేను ఏ స్టేజ్కి తీసుకెళ్తా థ్యాంక్ యూ మ్యాడమ్ గారు